వ్యక్తులు మొదట బొమ్మలు గీయడం ప్రారంభించినప్పుడు సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే బొమ్మలు ఏ బొమ్మ ఎక్కడ మొదలు పెట్టాలి దాంతో పాటుగా మనకు ఇచ్చినటువంటి పేపరు ఏ సైజులో ఉంది బొమ్మను ఎంత పరిమాణంలో వెయ్యాలి అనేది మొదటి గీతే మొదట గీసే వ్యక్తికి అంచనా వేయడమనేది జరగదు దాంతో పాటుగా కొ మొదటగా డ్రాయింగ్ వేసే వ్యక్తులు చేసే తప్పులు డ్రాయింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఊహకు ఒక రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి కొన్ని సంధర్భాల్లో మన కంటికి కనిపించే వస్తువులు కానీ మనుషులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ వాటిని మన కళ్ళకు తో చూస్తూ వేయవలసి ఉంటుంది సాధారణంగా మన కంటితోని చూసి వేసే ఏదైనా మనకు కొంత అవగాహన అనేది ఉంటుంది అంటే మనం ఏ బొమ్మ వేస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది ముందుగానే అది కూడా మొదట సారిగా అంటే కొత్తగా డ్రాయింగ్ వేసే వ్యక్తులు ఇలాంటి వాటిలో కూడా చిన్న చిన్న తప్పులు అనేవి చేయడం జరుగుతుంది ఇలాంటి జరగడానికి కారణాలు ఏంటంటే కారణాలు ఏమిటంటే డ్రాయింగ్ అనేది ఒక మంచి కళ ఆ కళ అనేది అందరికీ సాధ్యం కాదు దానికి సరియైనటువంటి మంచి వాతావరణం డ్రాయింగ్ వేసే వ్యక్తికి పూర్తిగా తను చేసే పని మీద తన మనసును